నేను తూర్పు గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను చిన్నప్పటి నుండి నాకు భారతదేశ చరిత్రలో ఆసక్తి ఉంది స్కూల్లో మేము ప్రాచీన మధ్యయుగ కాలంలో భారతదేశాన్ని పాలించిన అనేక ప్రసిద్ధ రాజుల గురించి నేర్చుకున్నాము ఈ రాజులలో కొందరు వారు ఎవరంటే మొదటి వ్యక్తి అశోక చక్రవర్తి మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తి అతను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఏకీకృత సామ్రాజ్యాన్ని సా స్థాపించాడు అతను తన ధర్మ మంత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు ఇది సహనం దయ మరియు ప్రేమ యొక్క విలువలను ప్రోత్సహిస్తుంది మరి ఒకరు కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అతను ఒక గొప్ప పాలకుడు మరియు కళాకారుడు అతను తన రాజ్యాన్ని ఒక సాంస్కృతిక కేంద్రంగా మార్చాడు మరియు చాలామంది కళాకారులను మరియు రచయితలను ప్రోత్సహించాడు మరొకరు హుమాయూన్ ఈయన మొఘల్ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి అతను ఒక శక్తివంతమైన సైనిక నాయకుడు మరియు ఒక కళాభిమాని అతను తన రాజ్యాన్ని విస్తరించడానికి అనేక యుద్ధాలను గెల్చుకున్నారు మరియు తన రాజ్యంలో అనేక కళా భవనాలను నిర్మించారు ఈ రాజులలో కొందరి గురించి నాకు తెలిసిన కొన్ని కథలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే అశోక చక్రవర్తి తన కుమారుడు మరియు కుమార్తె యొక్క మరణంతో చాలా బాధపడినాడు ఈ విషాదం కారణంగా అతను హింసను వినడానికి విడ విడనాడడానికి మరియు బౌద్ధ మతాన్ని అవలంబించడానికి నిర్ణయించుకున్నాడు కృష్ణదేవరాయలు తన రాజ్యాన్ని ఒక సాంస్కృతిక కేంద్రంగా మార్చడానికి అనేక కళాకారులను మరియు రచయితలను ప్రోత్సహించాడు అతను తన రాజ్యంలో అనేక కళా భవనాలను నిర్మించాడు వీటిలో కొన్ని ఇప్పటికి నిలబడి ఉన్నాయి హుమాయూన్ తన రాజ్యాన్ని విస్తరించడానికి అనేక యుద్ధాలను గెల్చుకున్నాడు అతను తన రాజ్యంలో అనేక కళాభవనాలను నిర్మించాడు వీటిలో అతని భార్య హమీద బాను బ్ బాను బేగం నిర్మించిన హుమాయూన్ సమాధి కూడా ఉంది భారతదేశ చరిత్రలో నన్ను ఆకర్షించేది దాని సంపన్నమైన సంస్కృతి మరియు వైవిధ్యం భారతదేశం అనేక రాజవంశాలు మరియు సంస్కృతుల సంస్కృతులకు నిలయం